మా ప్రాంతాల్లో ఎక్కువగా వాడే సిమ్స్ ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ ఇక్కడ వేగవంతమైన నెట్వర్క్స్ జియో మాత్రమే ఎయిర్టెల్ సగం సగమే వస్తుంది బిఎస్ఎన్ఎల్ మోత్తానికే రాదు మా ప్రాంతాల్లో టెలివిజన్ ఇంటర్నెట్ సేవలు అందించే స్థానిక నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరో మాకు తెలీదు ఎక్కడున్నారో కూడా తెలీదు ఇంకా మాకు మాది మాా మేము ఉండేది హాస్టల్ అందులో నెట్వర్క్ అస్సలు సరిగ్గా ఉండదు ఎయిర్టెల్కి అస్సలే ఉండదు కొంచెం కొంచెం వస్తుంది అది కూడా జియోకి మాత్రమే వస్తుంది బిఎస్ఎన్ఎలు అసలు ఇక్కడ పని కూడా చెయ్యదు జియో నెట్వర్క్ ద్వారానే మేము వైఫై ద్వారా మా నెట్వర్క్ని వాడుకుంటున్నాము ఎయిర్టెల్ కూడా సిగ్నల్ మొత్తం పోతుంది ఇక్కడ సిగ్నల్ ఉండదు మా హాస్టల్ అడవుల్లో ఉంటుంది ఇంకా ఇక్కడ సిమ్స్ చక్కగా పనిచెయ్యవు మొబైల్ నెట్వర్కే చక్కగా రాదు ఇక్కడ పూర్ నెట్వర్క్ మా హాస్టల్లో